ఇండియన్ ఐడిల్ వంటి సంగీతానికి సంబంధించిన రియాలిటీ షోలో చూస్తారా పాల్గొన్న వారిలో మీకు ఎవరంటే అభిమానం మీ గాత్రం మెరుగు పడటానికి వారు సహాయపడ్డ నేను ఐడల్ వంటి సంగీతానికి సంబంధించిన రియాలిటీ షోలు చూస్తాను అందులో నాకు ఇష్టమైన వారు గీతామాధురి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళ అభి వాళ్ళు ఎవరంటే వాళ్ళు గాత్రం మెరుగు పడడానికి నా గాత్రం మెరుగు పడడానికి కొంచెం హెల్ప్ చేశారు సహాయం చేశారు ఇలా పాడాలి అలా పాడాలి అలా సంగీతం చేయాలి ఇలా విధ్వంసం సంగీతం చేయాలి నేర్పాలి అని కొన్ని టిప్స్ పాటించారు కొన్ని టిప్స్ చెప్పారు వాళ్ళు నాకు ఎలా అంటే ఇలా చేస్తే ఇలా బావ ఇలా చేస్తే ఇలా వస్తుంది ఇలా చేసిన వాళ్ళు ఇలా బాగుపడతారు గాత్రం మెరుగు పడడానికి గాత్రం బాగుంటుంది అని సందేహాలు ఇచ్చారు వాళ్ళు నా వాళ్ళు పాడుతా ఉంటే విని కొంచెం నేర్చుకున్నాను వాళ్ళు చెప్పిన అభిమానంతోటి ఇంకా కొని నేర్చుకున్నాను వాళ్ళు ఫ ఫదర్గా చెప్పినవి ఇంకా కొన్ని